మా ప్రాంతాల్లో ఎక్కువగా సాంప్రదాయ పండుగలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా అందులో మాకు ఎక్కువగా పైడితల్లి అమ్మవారి పండుగ జరుగుతూ ఉంటుంది దీనికి ఎక్కువగా విదేశాల నుంచి ఎక్కువగా జనాభా వస్తూ ఉంటారు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు కూడా ఇక్కడ చూడడానికి వస్తూ ఉంటారు సినిమాను పైకి లేపి పూజ గారు పూజారి అందు మీద కూర్చోబెట్టి పూజిస్తూ ఉంటారు అది చూడటానికి వేలాదిమంది భక్తులు అందరూ వస్తూ ఉంటారు ఇది పర్యాటకంగా కూడా చాలా బాగుంటుంది ఇలాంటి పండుగని ఎక్కడ చూసి ఉండము అదే విధంగా సంక్రాంతి పండుగ కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ బిళ్ళమార్ల దగ్గర ఈత్లో చాలా ఘనంగా ఇక్కడ సంక్రాంతి పండుగ అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మాకు రామ తీర్థాల దగ్గర కూడా శ్రీరామనవమి జరుగుతూ ఉంటుంది దీనికి చుట్టుపక్కల ప్రజలు అందరూ వస్తారు ఇది పర్యాటకంగా చాలా గొప్ప ప్రదేశము ఇక్కడ కొండంత కూడా ఒక చెట్టు కూడా లేకుండా నున్నగా ఉంటుంది అందువల్ల ఇది పర్యాటకానికి చాలా బాగుంటుంది ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఎంతగానో ఆక్ ఆకర్షణీయంగా ఉంటుంది ఇది మనకు పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది